నేను తరచుగా చాలా చోట్లకి ప్రయాణం చేస్తూ ఉంటాను ఉదాహరణకి దేవాలయాలు ఇంకా చాలా చోట్లకి ప్రయాణం చేస్తూ ఉంటాను తరచుగా అంటే నేను డైలీ వెళ్ళేది కాలేజీకి కాలేజీకి డైలీ వెళ్తూ ఉంటాను కాలేజీకి వెళ్ళాక పొద్దుపొద్దున్నే లేచి తరచుగా నేను గుడికి కూడా వెళుతూ ఉంటాను ఇది చోట్లకి వెళ్ళడానికి కారణం నా సంతోషం కావచ్చు ప్రజలు చాలా చోట్లకి ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళవాళ్ళ మానసిక ఆనందం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు నేను తరచుగా వెళ్ళే చోటు గుడి అదే కాకుండా చాలా చోట్లకి నేను మా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాను ఇవే చోట్లు ఎందుకనంటే నేను ఎందుకు వెళుతూ ఉంటాను అంటే నా సంతోషం కోసం నా మానసిక ఆనందం కోసం నేను తరచుగా ఈ చోట్లకే వెళుతూ ఉంటాను ఇవే కాకుండా ఇంకా చాలా చోట్లు ఉన్నాయి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి వీటికి ఎందుకు వెళ్తున్నామని చెప్పడానికి కాలేజీ నుంచి వచ్చాక నేను తరచుగా వెళ్ళి చోటు మా టీ స్టాల్ కావచ్చు అలాగే పార్కు కావచ్చు అంటే నేచర్కి సంబంధించింది నేచర్కి సంబంధించినవి చోట్లు అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను తరచుగా ఈ చోట్లకి వెళుతూ ఉంటాను కాబట్టి ఈ చోట్ల అంటే నాకు చాలా ఇష్టం చెట్లు ఉన్న చోట్లు నీట్గా ఉన్నచోట్లకి అంటే ఈ చోట్లకి నేను తరచుగా వెళ్తూ ఉంటాను ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ కోసం ఫ్రెష్ ఎయిర్ కోసం నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఈ చోట్లకి నేను తరచుగా వెళ్తూ ఉంటాను ఫ్రెష్ ఎయిర్ కోసం మానసిక ఆనందం కోసం ఈ చోట్లకి నేను చాల వెళ్తుంటాను